హలో మీరు అక్షిత్ వాళ్ళ ఫాదరేనా మీ అబ్బాయి అకడమిక్స్లో చాలా బాగా చాలా బాగా మార్క్స్ గుడ్ మార్క్స్ తెచ్చుకున్నాడు స్కూల్ టాపర్లో ఫస్ట్ వచ్చాడు యాన్యువల్ ఎగ్జామ్స్లో నిన్ననే రిసల్ట్స్ రిసల్ట్స్ నిన్ననే రిసల్ట్స్ వచ్చాయి అలాగే ఇంకా అందుకే విష్ చేద్దామని ఫోన్ చేసాను మీరేమో ఫీజు ఫీజ్ అంటారు ఓకే ఓకే ఐ అండర్ అర్ధం నాకు అర్ధం అయింది సార్ నేను ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నా అలాగే మీరు మీ కొడుకు అక్షిత్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతున్నాడు డిస్టిక్ స్టేట్ లెవల్ కూడా వెళ్ళబోతున్నాడు త్వరలో డిస్టిక్ లెవల్ అయిపోయింది మొన్ననే అదే అదే అదే చెప్ చెప్పాడు ఎవరు చెప్పండి

చాలా నేర్పియ్యండి చాలా బాగా మంచిగా పాడుతున్నాడు స్కూల్కి మంచి నేమ్ వస్తుంది అట్లెందుకు సార్ అది సైడు ఇది సాంగ్స్నే సైడ్కి పెట్టండి కొంచెం స్టడీ ఫ్యూచర్లో స్టడీ పనికొస్తుంది కదా లేదు నేను చెప్తా నేను చెప్తా ఆయనకి

లేదు లేదు సింగింగ్ పాడనీ గానీ స్టడీ కూడా చదవనీ అక్యాడమిక్స్లో మంచి చాలా బాగా స్కోర్ చేస్తున్నాడు

స్కూల్లో మాత్రం బాగానే ఉంటాడు డీసెంట్గా అవునా నేను చెప్తాలేండి తిన్నా తిన్నారా అంతేనా ఓ సరేలెండి పొద్దున నేను స్కూలుకి వస్తాడు కదా అప్పుడు చెప్తాలెండి ఎల్లుండి రేపు ఉగాదిగా ఓకే త్యాంక్ యూ ఓకే